ఎన్టి రామారావు జిల్లాలో వాటావరణం ఎలా ఉంటుంది అంటే ఎన్టి రామారావు జిల్లాలో వాతావరణం ఎప్పుడూ వేడిగానే ఉంటుంది మనకి మార్చి ఏప్రిల్ మే ఇవి వచ్చినయి అంటే మే జూన్ జూలై ఇవి వచ్చినయి అంటే అసలు ఎండలు మామూలుగా ఉండవు అసలు అవి మనకి అన్ని కాలాల్లో ఇంకా అన్నీ ఊరుల్లో జూలై వస్తే కొంచెం చల్లబడుద్దేమో కానీ ఈ ఎన్టి రామారావు జిల్లాలో మట్కి అసలు ఎండలనేది తగ్గనే తగ్గవు చాలా అంటే చాలా ఉంటాయి ఉష్ణోగ్రతలు నలభై ఆరు యాభై డిగ్రీల వరకు ఉంటానే ఉంటాయి అసలు నలభై తొమ్మిది వరకు వెళ్లిన్నా ఎక్కువ కూడా ఉంది అసలు ఈ జిల్లాలో ఇంకా చలికాలం వచ్చేసరికి చలి అంతగా వర్షాలు అంతగా పడవు ఇంకా చలికాలం వచ్చేసరికి చలీ అండ్ మిగిలిన అన్నాటిలతో కంప్యార్ చేసుకుంటే ఇక్కడ కొంచెం చలి తక్కువగానే ఉంటుంది అదే మీరు వేరే జిల్లాల్లో కాని వేరే ఊరుల్లో కాని చూసుకొనునట్టయితే అసలు ఎక్కువ ఎక్కువగా చలి ఉంటుంది అసలు ఇక్కడ ఎన్టిజి రామారావు జిల్లాల మట్టికి చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది ఇంకా ఎండలు మటికి అన్నీ జిల్లాలతో అన్నిటితో కంప్యార్ చేసుకుంటే మటుకి ఇక్కడే చాలా అంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటా ఉంటాయి అసలు ఎన్టి రామారావు జిల్లాలో ఉండే వాళ్ళు చాలామందికి అనారోగ్యం కారణమయ్యేది ఆ ఎండలు వల్లనే అంతంత ఎండలు అంతంత ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల చాలామంది ప్రజలు ఆ ఎండలకి తట్టుకోలేక చాలామంది ఆసుపత్రి పాలవుతా ఉంటారు ఇంకొంతమంది ఆ నీర్సం కంట్రోల్ చేసుకోలేక ఏదో ఒకటి తాగుతూ ఆ ఆ నీర్సం తగ్గించుకోవడానికి కొబ్బరినీళ్ళని అవని ఇవని తాగుతూ ఉంటారు ఈ ఎన్టి రామారావు జిల్లాలో నివసించే ప్రజలు వాళ్ళ జీవితాలను అలా గడుపుతూ ఉంటారు ఇంకా చలికాలం వచ్చినప్పుడు డిసెంబర్ నుండి చలికాలం అక్ నవంబరు దీపావళి అయ్యిన్ దగ్గర్నుంచి చలికాలం మొదలైద్దీ ఇంకా చలికాలం మొదలైనాక అలా ప్రజలు కొంచెం ఆ రెండు నెలలు కొంచెం మనశాంతిగా ఉంటారు కానీ ఆ తర్వాత మళ్ళీ డిసెంబరు డిసెంబర్ వరకు చలికాలం ఉంటుంది డిసెంబరు ఫిబ్రవరి వరకూ ఇంకా తర్వాత మళ్ళీ మొదలు మళ్ళీ ఎండలు ఎక్కువుగానే ఉంటాయి ఆ ఉష్ణోగ్రతలు అసలా ఎండలకి తట్టుకోలేక చాలా మంది ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఎయిర్ కండీషన్లు పెట్టుకొని ఉంటున్నారు లేకపోతే కూలర్స్ పెట్టుకుంటున్నారు అందరూ అందరి ఇళ్లల్లో ఉంటున్నాయి మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో అందరి ఇంటల్లో ఉంటుంది దేనికి అలాగా ఇలా ఎక్కువెక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్లనే అలా ఉంటుంది దీని వల్లనే చాలామంది ప్రజలు అవి పెట్టించుకుంటుంది ఈ వాతావరణాలు ఇలా ఉంటయి ఈ ఎన్టి రామారావు జిల్లాలో